ఫోటో తీయడమంటే నాకు చాలా ఆసక్తి ఈ విషయంలో సూర్యోదయం అప్పుడు సూర్యాస్తమయం అప్పుడు కలర్ఫుల్గా ఉంటుంది అంటే ఉదయాన్నే చూసినట్టయితే ఒక గోల్డ్ కలర్లాగా ఉంటుంది మరి అప్పుడు ఫోటో తీసినప్పుడు చాలా సౌందర్యంగా ఫోటోలు అనేవి మనకొస్తాయి మరి అదే మధ్యాహ్నం సమయంలో చూసినట్టయితే కాంతి ఎక్కువగా ఉంటుంది అంటే బ్రైట్నెస్ చాలా ఎక్కువ ఉంటుదన్నమాట అయితే దాన్ని మళ్ళీ తగ్గించాల్సి వస్తుంది మరి అంతేకాకుండా మబ్బులున్నప్పుడు మనము ఫోటో తీసినట్లయితే దాని బ్యాలన్సింగ్ చేసుకోవాల్సి వస్తుంది అదే రాత్రి పూట కూడా ఫోటోలు తీసినప్పుడు మనం ఫ్లాష్ ఉపయోగించి ఫోటోలు తీయాలి ఎందుకంటే మ ముందు అంతా కూడా చీగటే ఉంటుంది కాబట్టి ఫ్లాష్ ఎప్పుడైతే ఉపయోగిస్తామో అది సరైన విధంగా ఫోటో మనం తీయగలుగుతాము మనం అందులోనూ మరి స్టూడియోలో మనం ఫోటో తీసినట్టయితే మరి అక్కడ వాతావరణం ఎలా ఉన్నప్పటికీ మనకు అనుకూలంగా మనం దాన్ని ఫోటోని క్రియేటివిటీ చెయ్యొచ్చు ఆ విధంగా ఫోటోలు తీయడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్